హలో బ్యాక్ బేకరీనా అండి నాకు కేక్ కావాలండి ఏ కేక్ అవైలబిలిటీలో ఉన్నాయి అండి టేస్ట్ బాగుంటుందా అండి మా పాప ఫస్ట్ బర్త్డే అండి

ఏ ఏ రేట్లో అవైలబిలిటీ ఉంది అండి మాది మార్చ్ ఫిఫ్త్ మా పాప బర్త్డే అండి అవైలబిలిటీ ఏమన్న ఉంటుందా అంటే ఫ్రెష్గా కేక్ తయారు చేసింది కావాలండి ఆల్రెడీ ఉన్నది కాదు ఓకే అండి మీరు ఆర్డర్ ఇచ్చిన వెంటనే చేస్తారు కదా నేను వచ్చి ఆర్డర్ ఇస్తాను అండి అయితే లేదా ఇప్పుడు ఇవ్వమన్నా ఆర్డర్ ఇస్తాను అంటే ఫస్ట్ బర్త్డే కదా ఒక ఫైవ్ కేజీస్ ఆఫ్ కేక్ కావాలండి అలాగే కొన్ని స్నాక్స్ కూడా అదే స్నాక్స్ అండ్ కుకీసు కొంచెం కావాలండి బాగా కొంచెం పెద్దగా చేయాలి అనుకుంటున్నాం హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ ఉంటుందా లేదంటే మేమొ వచ్చి తీసుకోవాలండి ఓకే అండి మీరు ఎప్పుడు అనేది చెప్తే మేము ఒకసారి కాంటాక్ట్ అయితే మేము ఇక్కడ డెలివరీ తీసుకుంటాం అండి మీ బాయ్ డెలివరీ బాయ్స్ పంపించినప్పుడు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఓకే